సాధారణంగా మేము ప్ర ప్రభుత్వం నుంచి వ్యవసాయానికి కొత్త విద్యుత్ కనెక్షన్ అనేది రైతులకు సంబంధించి పెట్టిన పథకాల ద్వారా కానీ లేకపోతే వేరే రైతులకి సంబంధించిన వేరే ఇతర పథకాల ద్వారా కానీ లేకపోతే మా ఊరి సర్పంచ్ పర్మిషన్ ద్వారా కానీ లేకపోతే అగ్రికల్చర్ ఆఫీస్ ద్వారా కానీ వేరే ఇతర అగ్రికల్చర్కి సంబంధించిన ఏ ఆఫీసులో అయినా అప్లికేషన్ పెట్టుకొని దాని ద్వారా మేము మా వ్యవసాయానికి కొత్త కరెంట్ కనెక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా మేము మా యొక్క పొలానికి కరెంటు కనెక్షన్ అనేది ఎక్కడ నుండి అయినా తీసుకోగలుగుతున్నాము కరెంటు కోతల వల్ల రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే సరిగ్గా నీటి సౌకర్యం కరెంటు ఉన్నపుడే ఉంటుంది అది కరెక్ట్గా లేనందు వల్ల నీరు నీరు అనేది పంటకి అందక నీరు అనే నీరు అందక పంట అనేది సరిగ్గా రాకపోవడం నేల అనేది నెర్రలు పారడం కానీ పంట అనేది తక్కువ తక్కువ రావడం ఇలా దిగుబడి అనేది ఎక్కువ రాకపోవడం దీని వల్ల రైతుల ఆత్మహత్యలు ఇది ఎక్కడెక్కడికో దారి తీయడం జరుగుతుంది సో దీని తీవ్రత అనేది అధికంగా ఇది ఇండియాలో మాత్రమే జరుగుతుంది